నమస్కారం అండి ఏం లేదండి నేను ఇలా టూరిస్ట్ ని అండి అంటే అన్ని ప్రదేశాలు తిరుగుతూ ఉంటాను సందర్శిస్తూ ఇక్కడ ఎక్కడైతే ప్రసిద్ధి చెందినవి ఉన్నాయో అన్ని చూస్తూ ఉంటాను నేను ఇలా తెలంగాణ నుంచి వచ్చానండి మా ఆంధ్రప్రదేశ్లో కాకుండా తెలంగాణ నుంచి వచ్చాను ఈ ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ సందర్శించే అత్యంత ఆకర్షించే ప్రజల్ని ప్రదేశాలు ఏవేవి ఉన్నాయో తెల్సుకుందాం అని అడిగానండి చెప్తారా కొంచెం నాకు చెప్పి సహాయం చేస్తారా నా పేరు సురేష్ అండి నేను ఇలా తెలంగాణ నుంచి వచ్చాను నేను తెలంగాణ నుంచి ఇలాగ అన్ని చూసుకుంటూ ఏవైతే సందర్శించాల్సిన ప్రదేశాలు ఉన్నాయో అవన్నీ చూసుకుంటూ వస్తున్నాను అండి అవునండి నేను విన్నాను అండి అంటే మా స్నేహితులు కొంత మంది చెప్పారు అది కూడా చూడమని నేను వెళ్దాం అనే చూస్తున్నాను అండి తప్పకుండా ఇంకా కొన్ని ఇంకా ఏమైనా ఉన్నాయా ప్లేస్లు చెప్తారా అయ్య బాబోయ్ చాలా ఉన్నాయ్ అవి బీచ్లు బాగుంటాయి అండి వైజాగ్లో గాని యానాంలో గాని బాగుంటాయి సరేనండి ధన్యవాదాలు అండి కంపల్సరీ వెళ్లి చూ చూస్తాను మీరు చెప్పిన ప్రదేశాలు అన్ని అక్కడ ఫుడ్ ఏమయినా ఉంటదా అండి మారేడుమిల్లి అంటున్నారు కదా అక్కడ ఫుడ్ ఏమైనా ఈ అరకు వాటిల్లో ఈ జలపాతాలు ఉంటాయా అండి సరేనండి అయితే లంబసింగి ఇంకోటి గుడిసె అని కూడా విన్నాను అండి అవి కూడా ఉంటాయా సరేనండి తప్పకుండ వెళ్తానండి మీ సమయాన్ని నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు అండి